తెలుగు భాషను స్థానిక ఆర్థిక వ్యవస్థల్లో ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి తెలుగు భాషను ఉపయోగించడం వల్ల తెలుగు సాంస్కృతి మరియు సాంప్రదాయాలు కాపాడుకోవడంలో సహాయపడుతుంది తెలుగు భాషను ఉపయోగించడం వల్ల వ్యాపారాలు మరియు వినియోగదారుల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది అనేకమంది వినియోగదారులు తెలుగు వచ్చిన వారే ఉండటం వల్ల ఈ తెలుగు ఉపయోగించడం వల్ల ఎంతో సహాయపడుతుంది అలాగే తెలుగు భాషను ఉపయోగించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలలో బలోపేతం చేయడం సహాయపడుతుంది తెలుగు భాషను స్థానిక ఆర్థిక వ్యవస్థల్లో మరింత ఉపయోగించడానికి ప్రభుత్వం మరియు వ్యాపారాలు కృషి చేస్తూ ఉన్నాయి తెలుగు భాషలో విద్యా శిక్షణ మరియు మార్కెట్లను ప్రోత్సహించడం ద్వారా తెలుగు భాష మరింత వ్యాప్తి చెందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు